ఇప్పుడు బ్యాంక్ భీమా అనేది ఉంటుంది కదా బ్యాంకులో మనం అకౌంట్ స్టార్టింగ్ ఓపెన్ చేస్తామే అప్పుడే ప్రతీ ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకు భీమా అనేది ఒకటి చేస్తారు అన్నమాట ఆ భీమాని ఆ భీమా వల్ల మనకు ఏం నష్టాలు అయితే ఏమి ఉండవు ఇంకా లాభాలే ఉంటాయి ప్రమాదవశాత్తు మనమే ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ ఏదో రకంగా మనకు ఏమైనా ఇంజ్యూర్ అయి లేక ఏకంగా హఠాత్ మరణం ఏమైనా ఉన్నా అట్లాంటి సమయంలో ఈ భీమా అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ భీమా అదే మనము అమౌంట్ ఆ రోజు నుంచి అకౌంట్ ఓపెన్ చేసినా ఆ నె ఆ మంత్ నుంచి మనకి అమౌంట్ బ్యాంకులో అమౌంట్ ఉంటుంది కదా వాళ్ళంతకి వాళ్ళే దానికి సరిపడినంత ఎంత అమౌంటో అంత అమౌంట్ క్యాన్సిల్ చేసుకుంటూ కట్ చేస్తూ వస్తారు అన్నమాట మనం బ్యాంకుకు పోయి కట్టాలి అనేదేమి లేదు బ్యాంకులో మనం అమౌంట్ అలాగే ఉంచుకుంటే కానీ ఆ నెల నెల ఎంత అమౌంట్ నెలకు కానీ లేక ఇయర్ సంవత్సరానికి కానీ ఇంత అని ఉంటుంది సంవత్సరం సంవత్సరం అయినా లేకపోతే నెల నెల అయినా అట్లా అమౌంట్ అనేది కొంచెం కొంచెం కట్ అవుతూ వస్తుంది అన్నమాట అది అంతా మన భీమాలోకి చేర యాడ్ అవుతూ వస్తుంది ఒకవేళ భీమా ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే కానీ ఓ ఇక ఇట్లనే హఠాత్ మరణం చెందినా ఏవైనా ఇంజ్యూర్ అయినా ఎక్కడ బయట సంథింగ్ యాక్సిడెంట్ అయి అలాంటి సమయంలో వస్తుంది ఈ భీమా అయితే కానీ ఇలా యాక్సిడెంట్ అయి అయ్యి అట్లా మరణం చెందితే మాత్రమే వస్తుంది అన్నమాట నార్మల్గా అయి అయితే రాదు దానికే కొన్ని ఇండికేషన్స్ అనేవి ఉంటాయి ఇండికేషన్స్ కాదు ఇన్స్ట్రక్షన్సు అంటే ఈ కండీషన్స్ ఈ సమయంలో ఈ ఇట్లా జరిగితేనే ఇలా అమౌంట్ వస్తుంది అనేవి కొంచెం ఉంటుందన్నమాట దాని పరంగా మాత్రమే వాళ్ళ అమౌంట్ వస్తుంది దీని పరంగా మనకి ఆస్తులు నష్టాలేమి జరుగవు ఒకవేళ మనకే ఇంకా లాభం ఉంటుంది ఇది ఒకవేళ పొరపాటున చనిపోతే కానీ మన ఫ్యామిలీకి అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ భీమాలు అనేది ఈ భీమా వల్ల ఎటువంటి నష్టమైతే ఉండదు ఆస్తి నష్టం కానీ ఏం నష్టమైన నష్టాలు అయితే ఉండవు